తెలుగు భాషపై ఏ వేర్వేరు సంస్కృతులు ఇంగ్లీషు అలాంటి హిందీ భాషలు ఎక్కువగా తెలుగు వాడకాన్ని అనేది మరుగుపరిచేలాగా మారిపోయినాయి ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కువగా స్కూల్స్లో కూడా తెలుగు సబ్జెక్ట్ అసలు నేర్పించరు కనీసం ఒక పదాన్ని ఎలా చదవాలి అని దీర్ఘాలు ఒత్తులు సున్నాలు వీటి అన్నింటి గురించి కూడా అసలు చెప్పరు ఏదో వాడుక భాషలో వాళ్ళకు వచ్చింది చెప్పి వెళ్ళిపోతారు అదే ఇంగ్లీషు హిందీ వీటినైతే బాగా గట్టిగా పట్టుకుంటారు సీబియస్సి సిలబస్లో అయితే స్వచ్ఛంగా హిందీయే ఉంటుంది అక్కడ ఎక్కువ శాతం ప్రిఫరెన్సు ఇప్పుడు తెలుగు కూడా చాలా మంది చిన్నపిల్లలు ఇప్పుడు వచ్చే వచ్చే పిల్లలు ఎక్కువగా తెలుగు కన్నా ఇంగ్లీషులో ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇంగ్లీషు హిందీయే ఇప్పుడు కొంచెం హిందీ నేర్చుకుంటే చాలు మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా బతకవచ్చు అన్నట్టుగా ఉంటుంది ఇంగ్లీషు హిందీ విషయంలో అలా ఉన్నారు తెలుగు అయితే ఎవరికి బయట అంతగా రాదు కాబట్టి బయట దేశాలలో కావచ్చు అటు సైడు తెలుగు అనేది కొంచెము ఇబ్బంది అయ్యింది అని నేను అనుకుంటున్నాను